నమస్కారం అండి ఇక్కడ మీరు ఇక్కడ మాకు ఇల్లు కట్టారు కదా మీరు మాకు ముందు ఇక్కడ సెంట్ ఉంది మాకు లాండ్ ఇక్కడ సెంట్లో నాకొక సింగిల్ బిల్డింగ్ అవ్వాలి అండ్ స్లాబ్ వేస్తే బాగుంటుందా షెడ్ వేస్తే బాగుంటుందా ఏది వేస్తే బాగుంటుంది అంటే మాకొచ్చే గెస్ట్లకి సెంట్ సెంట్ అండి అయిపొద్ధి కాని మాకు ఏంటంటే ఏమన్నా అంటే ఇప్పుడు మాకు చుట్టాలు గట్ట గెస్ట్లు ఎవరన్నా వస్తునప్పుడు వాళ్ళు కూడా ఉండడానికి ఫ్రీగా ఉండాలి అంటే ముందు నాకు షెడ్ అయితే ఎంత అవుతుంది స్లాబ్ అయితే ఎంత అవుతుంది నాకు ఆ రెండిట్లికి చెప్తే నేను చెప్తాను మీకు మరి చూసి వేసుకోండి మరి మీరు స్లాబ్కి రెండు మూడు లక్షలు చెప్తున్నారు ఇల్లు కట్టినప్పుడే తక్కువ తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ రేట్ పెంచేసారా మీకు కట్టింది మీరే కదా మీరు కట్టినప్పుడు మాకు ఇంకా తగ్గించాలి కదా ఫ్రీగా అనేమి ఏం అంటలేదులే ఏ అరవై ఓ డెబ్బై వేలో తీసుకోండి మరి మా బడ్జెట్ అంతే ఉంది ఎక్కువ పెట్టుకోలేము నేనైతే గెస్ట్లందరు ఫ్రీగా ఉండాలి షెడ్ అంటే వాన పడినప్పుడు వాటి పడే ఫాస్ట్ వర్షానికి శబ్ధం అట్లా వచ్చేస్తుంది ఫెన్ సౌండ్ వినిపిస్తుంది అదే స్లాబ్ అనుకోండి మనం పైన స్టెయిర్ వేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది కదా అని అంటే నాకు ఇప్పుడు మీరు సరే మీరు చెప్పినట్టే స్లాబ్కే రెండు లక్షలు ఇస్తానండి నేను రెండు లక్షలకి నాకు బెడ్రూమ్ అవి జస్ట్ అట్లా వేస్తారు కదా రూమ్ రూమ్కి ఎటాచ్ బాత్రూమ్ కావాలి కరెంట్ పని మీరే చేయాలి దానికి మొత్తం సంబంధించినవి అన్ని మీరే కట్టాలి నాకు పెయింటింగ్ అవి మేము కాంట్రాక్ట్ మాట్లాడతాము ఎటాచ్ వాష్రూమ్ అనేది మీరే కట్టాలి అవన్నీ నాకు రెండు లక్షల్లో అయితే మేము ఒకరోజు మంచి రోజు చూసుకొని శంకుస్థాపన చేస్తాము ఆ రోజు మీకు అప్పగిస్తాం నాకు ఒక రెండు వారాల్లో అప్పగిస్తే చాలండి నాకు పోనిలెండి సర్లే మీరు అన్నారు కదా అంటే నాకు అర్జెంటు ఫంక్షన్ చేయాలి పిల్లది సో నాకు నెల ఇస్తున్నాను మీకు టైం పెయింటింగ్స్ అన్ని మేమే చేసుకోవాలి కదా అందుకు సరే అండి అలాగే అండి